హలో నా పేరు పూజ అండి ఇంతకు ముందే ఒక ఫిఫ్టీ మినిట్స్ బ్యాక్ మీ రెస్టారెంట్కి కొన్ని ఆర్డర్స్ పంపించాను నేను ఫుడ్ ఆర్డర్స్ కొన్ని సూచనలు ఇవ్వాలి అంటే కొన్ని కొన్ని ఫుడ్స్లో ఎలా మీరు స్పైసెస్ తగ్గించాలి ఆయిల్ దాని గురించి కొంచెం చెప్పాలి యాప్లో చూస్తామంటే అదే ఇన్స్ట్రక్షన్స్ కింద చూస్తామని చూస్తే నాకు సరిగ్గా కనిపించట్లేదు ఆప్షన్ ఎక్కడ ఉంటుందని కొంచెం చెప్తారా లేకుంటే నేనే మీకు ఇప్పుడు కాల్లోనే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేయనా అని అడుగుదామని కాల్ చేశాను యాప్లో ఉంటుందా అండి ప్రతి ఫుడ్ కింద ఉంటుందా ఇన్స్ట్రక్షన్స్ దగ్గర నేను ఒకసారి మీకు చెప్తాను ఆ యాప్లోను కొంచెము దాన్ని నోటిఫై చేసి పంపిస్తాను మీ వెబ్సైట్ నుంచి ఏమేమి అంటే నేను ఫస్ట్ వచ్చి ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను తర్వాత వచ్చి ఒక మటన్ బిర్యానీ తర్వాత వచ్చి చిల్లీ చికెన్ ప్రాన్ ఫ్రై తర్వాత వచ్చి చికెన్ గ్రేవీ ఒకటి నాలుగు నాన్ ఆర్డర్ పెట్టానండి బట్టర్ నాన్ నాకు వచ్చి ఇప్పుడు చికెన్ బిర్యానీలో స్పైసెస్ కొంచెం తక్కువ వేయండి అంటే కారం తక్కువ వేయండి అది మా పాప కోసం అని ఆర్డర్ చేశాను ఆయిల్ కూడా కొద్దిగా తగ్గించి వేయండి కారం తగ్గించి వేయండి చికెన్ బాగా ఉడికే లాగా చూడండి కొంచెము మటన్ బిర్యానీలో స్పైసెస్ కొంచెం ఎక్కువ వేయండి ఆయిల్ దాంట్లో కూడా కొంచెం తగ్గించేయండి అది మా హస్బెండ్కి ఆర్డర్ పెట్టాను చిల్లీ చికెన్లో వచ్చి సాసెస్ అన్నీ కొంచెం తగ్గించి వేయండి ఒరేగానో మోటో అవన్నీ వేయద్దండి తర్వాత వచ్చి ప్రాన్ ఫ్రై వచ్చి మీట్ కొంచెం బాగా క్లీన్ చేయండి మీరు చేస్తారు కానీ కొంచెం మీకు చెప్తున్నాను అది సీ ఫుడ్ కదా కొంచెం క్లీన్ చేయకపోతే స్మెల్ వస్తుంది స్మెల్ రాకుండా కొంచెం చూసుకోండి తర్వాత వచ్చి చికెన్ బటర్ చికెన్ ఆర్డర్ చేశాను బట్టర్ ఎక్కువ వేయకండి ఫ్రెష్ క్రీమ్ వేయద్దు అవాయిడ్ చేయండి మా పాపకి ఫ్రెష్ క్రీమ్ వేస్తే నచ్చదు తనకు తనకు కొంచెం ఎలర్జీ ఉంది బట్టర్ కొంచెం ఎక్కువ వేయండి బట్టర్ చికెన్లో ఫోర్ నాన్స్ వచ్చి బటర్ నాన్ ఆర్డర్ చేశాను దాంట్లో బట్టర్ కొంచెం ఎక్కువ వేయండి అన్ని ఫుడ్ వచ్చి కొంచెం వేడిగా ఉండేలా చూడండి ప్లీజ్ వేడిగా ఉండేలా ప్యాక్ చేయండి నాప్కిన్స్ వద్దు టిష్యూస్ అవి సాసెస్ ఏమి పంపించకండి ఈ స్పైసెస్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేశాను అన్నింట్లో కొంచెం సాల్ట్ తక్కువ వేయండి సాల్ట్ ఎక్కువ వేయద్దండి తర్వాత వచ్చేసి చిల్లీ చికెన్లో కారం వద్దు తగ్గిచ్చేయండి సాస్ కూడా ఎక్కువ వేయకండి లిమిట్గానే వేయండి సాసెస్ అన్నింట్లో కొంచెం సాల్ట్ తక్కువ వేయండి ఎందుకంటే నేను సాల్ట్ తక్కువ ఉన్న తినచ్చు ఎక్కువ ఉంటే తినలేము ఇది మోస్ట్లీ నా పిల్లల కోసమని నా పాపకి నా బాబుకు ఆర్డర్ పెట్టాను తర్వాత వచ్చేసి నా ఏజ్డ్ మా మామగారు అత్తమ్మ గారు ఉన్నారు వాళ్ళకి కొంచెం కారం స్పైసెస్ ఈ ఏజ్లో కొంచెం సెట్ సెట్ అవ్వదు మా మామగారికి కొంచెం షుగర్ ఉంది కాబట్టి కొంచెం స్పైసెస్ తక్కువ తగ్గు తగ్గించేయండి అన్నింటిలో సాల్ట్ కూడా తగ్గించేయండి మటన్ బిర్యానీలో మాత్రం కొంచెం స్పైసిస్ ఎక్కువ వేయండి ఎందుకంటే అది మా హస్బెండ్కి ఆర్డర్ పెట్టాను ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కొంచెం నోట్ చేసుకోండి మీరు కూడా నేను మీ యాప్లో వెళ్ళి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఆర్డర్ కింద నేను ఇన్స్ట్రక్షన్స్లో యాడ్ చేస్తాను కానీ మీరు ఒకసారి నోట్ చేసుకోండి మీకు రిమైండ్ చేద్దామని కాల్ చేశాను నేను యాప్లో కూడా ఒకసారి వెళ్ళి ఇప్పుడు అన్ని మొత్తం నోట్ చేసి మీకు ఇన్స్ట్రక్షన్స్ సెండ్ చేసేస్తాను తర్వాత వచ్చి కొంచెం ఫాస్ట్గా పంపించండి నాకు ఒక హాఫ్ ఎన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపల డెలివరీ అయ్యేలా చూసుకోండి ప్లీజ్ ఇవన్నీ కొంచెం నోట్ చేసుకోండి నేను మీ యాప్లోకి వెళ్ళి ఆప్డేట్ చేసి మీకు పంపించేస్తాను సరేనా థ్యాంక్ యూ అండి